నమస్కారం అండి లాంగ్ సైజ్ నోట్ బుక్స్ ఉన్నయా అండి ఒకటి అండి

అవునండి లాంగ్ సైజ్ ఉండాలి అండి వైట్ పేజెస్ అండి వైట్ పేజెస్ ఉండాలి లేదంటే పేజెస్ ఎంత పేజెస్ అండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉంటాయి కదా ఎంత పడుతుంది చెప్పండి అంటే హండ్రెడ్ పేజెస్ అయితే ఎంత టూ హండ్రెడ్ పేజెస్ అయితే ఎంత అండి

అది పేపర్ క్వాలిటీ కూడా ఉండాలి అండి మంచి క్వాలిటీ ఉన్నది ఇవ్వండి ఓకే అదే మెయిన్ అది అండి అంటే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము అది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి సో దానికోసం ఏంటంటే ముందు రాసింది మళ్ళీ వెనకాల ఇంక్ అంత అలా థిన్గా ఉండకుండా కొంచెం థిక్గా ఉండేది కావాలి ఓకే అండి

అవునండి అలా ఉండవు

ఓకే

ఓకే అండి అదే అండి బాగా తెల్లగా ఉండేది కావాలి ప్రాజెక్ట్ కోసం కదా మళ్ళీ అది ఫెయిల్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అవి ఇంకా ఒక షార్ట్ నోట్ బుక్స్ కూడా కావాలండి ఒక మూడు అవి కూడా వైట్ అండి ఇప్పుడు మనం లాంగ్ నోట్ బుక్ కోసం ఎలా అయితే మాట్లాడుకున్నామో షార్ట్ కూడా అలాగే ఉండాలి షార్ట్ అంటే మరి షార్ట్ వస్తుందా అండి కొంచెం మీడియంలో ఉంటుందా అండి అది కాదండి ఇప్పుడు మన లాంగ్ కంటే ఇంకా కొంచెం షార్ట్గా ఉంటాయి కదండి లాంగ్ నోట్ బుక్ అవి అండి ఒక మూడు కావాలి అండి అలాగే పెన్స్ పెన్ను కూడా కావాలి అండి ఒక అయిదు పెన్స్ కావాలి అండి మరి ఇవి నాకు వాడుకోడానికి అండి ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా దాని కోసమే అవి కూడా ఇలా ఇంక్ ఇలా స్ప్రెడ్ అయిపోయేటట్టు కూడా ఉండకూడదు కొంచెం మంచి పెన్ ఇవ్వండి ఇది హీరో అని ఉంటుంది కదా పెన్ను ఆ పెన్స్ అయితే బాగుంటాటాయి అవి ఉన్నాయా అండి అవి ఒక ఎంత పడుతుంది

మొత్తం అన్నీ బ్లూ పెన్స్ ఉంటాయా అండి అన్నీ బ్లూ పెన్స్ ఉంటాయా అండి అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఆ డబ్బాలో ఇలా బ్లాక్ పెన్స్ ఇంక్లూడ్ చేసి ఇవ్వడానికి అవ్వదా మనకు

డబ్బా వచ్చి ఎనభై రూపాయలు పడుతుందంటారా అవి బ్లాక్ పెన్స్ కూడా హీరో కంపెనీవి ఇవ్వండి అది ఇది ఇంక్ ఏమి స్ప్రెడ్ అవ్వదు కదండి ఇలా కక్కడం ఇంక్ స్పాయిల్ ఇలా

అంటే ప్రాజెక్ట్ కోసమని చెప్పాను కదా అండి ప్రాజెక్ట్ మళ్ళీ మొత్తం అంతా పాడైపోతుందని భయం ఓకే వైట్నర్ ఎంత పడుతుందండి ఇరవై అండి సరే అండి అది కూడా ఇవ్వండి వైట్నర్ కూడా ఇవ్వండి అలాగే ఫస్ట్ నే మనం మాట్లాడుకున్నట్టు లాంగ్ నోట్ బుక్ ఒకటి అండి మూడు షార్ట్ నోట్ బుక్లు

అలాగే ఇది పెన్స్ మొత్తానికి నూట ఎనభై అవుతుంది అండి మొత్తం వన్ ఫిఫ్టీ అదే నూట యాభై ఇస్తాను అండి మొత్తం అన్నీ కలిపి ఎప్పుడు వస్తాం కదండి మరి చూసి తీసుకోండి యాభై అలాగే అండి సరే అండి అయితే ప్యాక్ చేయండి అది